హలో స్వీగ్గీ బాబు నేను దిలీప్ పేట నుంచి నానా మూడవ లైను రెండవ ఇంటికాడ నుంచి ఫోన్ చేసాను అదే రెండు చికెన్ బిర్యానీ మూడు మటన్ బిర్యానీ చెప్పాను గదా లాలీపాప్లు కూడా చెప్పాను అంటే ప్రస్తుతానికి నేను ఇంటికాడ లేను మా నేను కొత్తపేట మూడవ లైను ఐదవ ఇంటి కాడుండా ఈ అడ్రస్కి నువ్వు తీసుకొని రాగలవా లేదా లేదంటే ఎలా బాబు మరి నేను ఆల్రెడీ ఆన్లైన్లో డబ్బులు కూడా కొట్టేసాను కదా అది ఇంటికాడ ఎవరు లేరు ఇంటికాడ తాళం వేసి ఉంది నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి అందించగలవా లేదా ఫోన్పే మళ్ళీ రిటర్న్ కొడతారా మరి మీరు కొట్టే పనైతే వేరే దాంట్లో ఆర్డర్ ఇచ్చుకుంటాను కానీ ఇంకొక విషయం మీరు కొంచెం కాంటే అమౌంట్ కావాలి అంటే కొంచెం ఎగస్ట్రా ఇస్తాను రండి పర్లేదు అవును బాబు ఇప్పుడెన్నో ఇంటికాడకి వచ్చాను బాబు ఆ లైన్కి వెళ్ళావా ఆ లైన్ కాదు బాబు మూడవ లైను చెప్పాను కదా మూడవ లైను రెండవ ఇల్లు వెళ్ళు త్వరగా వెళ్ళు వెళ్ళి చూడు అయినా ఇంటికాడ ఎవరు లేరు లేకపోతే నేను చెప్పిన అడ్రస్ చెప్పాను కదా ఇక్కడికి తీసుకొనిరా లేదు సర్ నేను తేలేను సార్ అన్నారా నేను జొమేటోకి ఇచ్చేసుకుంటాను నా డబ్బులు నాకు రిటర్న్ కొట్టండి ఓకేనా సరే మీరు అంటే మీకు ఇబ్బందికరంగా లేకుండా ఉన్నపనైతే చూసుకోండి లేదంటే ఒకడుగు ఇచ్చి వస్తాను అంటే ఇచ్చేసేయండి ఓకేనా ఓకే